నీ డ్రాయింగ్లను మెరుగుపరచడంలో సహాయపడిన మీరు నేర్చుకున్న కొన్ని పద్ధతులు లేదా చిట్కాలు ఏమిటి ఎవరి నుండి నేర్చుకున్నారు కొత్త టెక్నికల్ను నేర్చుకోవడానికి మీరు అనుసరించే ఆన్లైన్ మూలాలు ఏవై ఏవైనా ఉన్నాయా ఆన్లైన్ అంటే ఇప్పుడు మనం చూసినం కదా యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు మరి ఎన్నో ఎన్నో యాప్స్ ఉన్నాయి అట్లా కూడా నేర్చుకోవచ్చు నా డ్రాయింగ్ని నేను మెరుచు మెరుగుపరుచుకున్నది ఎప్పుడు అంటే నా చిన్నదనంలో నాకు డ్రాయింగ్ అంటే అసలు ఇంట్రెస్టే లేకపోయేది నేను సిక్స్త్ వచ్చినాక మా బయాలజీ సార్ నాకు డ్రాయింగ్ మీద కొంచెం స్పష్టత తెచ్చాడు అప్పుడు కూడా సరిగ్గా రాకపోయేది క్రమ క్రమంగా నేను నా డ్రాయింగ్ను ఇంప్రూవ్ చేసుకో చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే నా డ్రాయింగ్ ఇంప్రూవ్ అయిందో అప్పుడు ఇంకా నా ఫ్రెండ్స్ కంటే నాది చాలా చండాలంగా వచ్చేది తర్వాత నేను చాలా దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేశాను ఆ ఎప్పుడంటే నా చిన్నతన నా నైన్త్ క్లాస్లో మాకు బయాలజీ ఎక్జామ్ పెట్టినప్పుడు అలా హార్డ్ స్ట్రక్చర్ ఆఫ్ హార్డ్ డయాగ్రమ్ వెయ్యమన్నాడు అప్పుడు నాకు అది సరిగ్గా వేయడం రాలేదు తర్వాత దాన్ని నేను చాలా ప్రాక్టీస్ చేశాను తర్వాత వే తర్వాత యాన్యువల్ ఎగ్జాం అదే నైన్త్ క్లాస్లో యాన్యువల్ ఎగ్జాంలో మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది దాన్ని అప్పుడు సూపర్గా వేసాను సో అలా నా డ్రాయింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది తర్వాత నేను ఇంటర్ బైపీసీ తీసుకోవడం జరిగింది అప్పుడు నేను అన్ని డయాగ్రమ్సే ఉంటాయి అని భయపడ్డా కానీ డయాగ్రమ్స్ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఉండడం జరిగింది సో అలాగని వీటిని వేయడం జరిగింది అవిటి పెద్ద ఇబ్బంది ఏం పరచలేదు కొన్ని పద్ధతులు వల్ల చిట్కాల వల్ల నేను నేర్చుకోవడం జరిగింది ఎవరి నుండి నేర్చుకున్నాను నేర్చుకున్నాను అంటే మా ఉపాధ్యాయుల వల్ల చాలా నేర్చుకున్నాను నేను డ్రాయింగ్స్ అవి ఎలా వెయ్యాలి వీటిని ఎలా దిద్దాలే వీటిని ఎలా మంచిగా ఫోకస్గా కనపడేటట్టు దిద్దడం జరిగింది సో అలా నేను వెయ్యడం జరిగింది నేను నేర్చుకోవడానికి మీరు అనుసరించే ఆన్లైన్ మూలాలు ఏవైనా ఉన్నాయా అంటే నేను నా ఇంటర్మీడియట్ అయిపోయినాక నేను యూట్యూబ్లో చూడడం జరిగింది అవి ఏంటి అంటే కొన్ని అంటే అవి నీట్ల కొన్ని డ్రా డ్రాయింగ్స్ ఉంటాయి ఆ నీట్ కోచింగ్ తీసుకునేటప్పుడు కొన్ని డ్రాయింగ్స్ కూడా ఎయ్యడం జరిగింది ఎందుకంటే నీట్లో కొన్ని మూన్ కొన్ని డ్రాయింగ్ ఇచ్చి అల్ అందులో గుర్తించమంటాడు అప్పుడు ఆ డ్రాయింగ్ మొత్తం డీటెయిల్స్ కావాలి కాబట్టి మనం అలానే డ్రాయింగ్ నేర్చుకోవడం కూడా జరిగింది అలానే డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్ళాను నేను నా ఇంటర్ అయిపోయినాక సమ్మర్ హాలిడేస్లో అప్పుడు నేను డ్రాయింగ్ కోచింగ్ డ్రాయింగ్ కోచింగ్కు వెళ్ళి డ్రాయింగ్ కాంపిటీషన్ అలానే వెళ్ళి సో నేను ఆ కాంపిటీషన్లో నాకు చాలా బాగా అనిపించింది పాటిస్పేట్ చేసినందుకు ఎందుకంటే డ్రాయింగ్ అనేది చాలా ఒక హార్ట్ అది అది వెయ్యడం అంటే చాలా సులభం ఏమి కాదు డ్రాయింగ్ వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే డ్రాయింగ్ అనేది చాలా సంతోషపరుస్తుంది ఎందుకంటే అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇంకా మా ఫ్రెండ్స్తో కాని నాకు మా మా ఊరిలో ఫ్రెండ్స్ కానీ మా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వారితో కూడా అప్పుడప్పుడు నేను పాటిస్పేట్ చేసి మేమే మేమే ఇట్లా టైంపాస్కు డ్రాయింగ్ వేసేది ఎందుకంటే డ్రాయింగ్ అనేది ఒక చాలా ఉత్సాహపరిచేది కాబట్టి మేము వెయ్యడం జరిగేది ఈ డ్రాయింగ్ అంతా మేము చిన్నతనంలో పరిసి చాలా అలవాటు చేయకపోతే నాకు డ్రాయింగ్ వచ్చేదే కాదు నాకు ఉపాధ్యాయులు చాలా నేర్పించారు డ్రాయింగ్ విషయంలో అప్పటి నుంచిలే నేను డ్రాయింగ్ చాలా నేర్చుకోవడం జరిగింది ఎందుకు అంటే ఇది చాలా సుదీర్ఘ పోరాటంలో ఇది నేను నేర్చుకోవడం జరిగింది కాబట్టి నేర్చుకున్న థ్యాంక్యూ